రేడియో టెలివిజన్ ప్రింట్ వంటి మాధ్యమాలలో తెలుగు భాషను చాలా వాడతారు ఎందుకంటే పూర్వము రే పెద్దవాళ్ళు రేడియోలో వార్తలను వినేవారు రేడియో స్టేషన్ వారు కూడా వార్తలను మరియు సంగీతానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను తెలుగులో ప్రసారం చేసేవారు ఉదయం లేవగానే పెద్దవాళ్ళు తెలుగులో వార్తలు వినేవారు రేడియోలో నాట్య కార్యక్రమాలను కథలను పాటలను వినేవారు తర్వాత కొన్ని రోజులకు టెలివిజన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరున ఎలక్ట్రిక్ ఇంజనీర్ అయిన జెఎల్ బర్డ్ టీవీని ఆవిష్కరించారు భారతదేశంలో ఉపగ్రహాన్ని పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ప్రవేశపెట్టారు దాంతో సొంత టీవీ ప్రసారాలు చేయగల సామర్థ్యం వచ్చింది ఆ విధంగా తెలివిజన్లో ప్రసారాలను మొదలుపెట్టారు టెలివిజన్లో కూడా వార్తలు మరియు పాటలు ప్రోగ్రాంలు మరియు ఇంకా నాట్యం సంబంధించినవి ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు పంచాంగాలు సీరియల్స్ నాటకాలు అన్నీ తెలుగులో ప్రసారం చేసేవారు టెలివిజన్లో అన్నీ తెలుగు కార్యక్రమాలను ఎక్కువగా వాడేవారు తర్వాత ప్రింట్ ప్రింటు పేపర్ పైన ప్రింటుని తెలుగులో వేసేవారు ఏదన్న ఆఫీసులకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్లు కానీ ఇంకా కుల సర్టిఫికెట్లు కానీ ఇంక ప్రభుత్వానికి సంబంధించిన ఏఫ్ ఏ సర్టిఫికేట్లోనైనా తెలుగులో ప్రింట్ వేసేవారు ఇంకా చిత్రాలను కూడా తెలుగులో వేసేవారు తెలుగు భాష రేడియో టెలివిజన్ ప్రింట్లకు చాలా ఉపయోగకరంగా ఉంది ఇది దీన్ని ఎక్కువగా వాడుతున్నారు ఏ ప్రసారానికైనా ఎక్కువ తెలుగుకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు తె భారతదేశంలో తెలుగు వాళ్ళందరు రేడియో మరియు టీవీలలో తెలుగు ప్రోగ్రాంలకు ఎక్కువ ఇష్టపడుతున్నారు టెలివిజన్ వారు కూడా ప్రసారాలను ఎక్కువగా తెలుగులో ప్రసారం చేస్తున్నారు దీనివల్ల ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది మరియు పెద్దవాళ్ళకు చదువు రాని వాళ్ళకు కూడా ఈ ప్రసార తెలుగులో ప్రసారాలు వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది వారు తెలుగుని వార్తలను కూడా తెలుగులో తెలుసు